నేను పుస్తకాలు కాకుండా చాలా చదువుతాను అవి ఎటువంటివి అంటే వార్తా పత్రికలు ఇంకా చాలా పుస్తకాలు కూడా ఉంటాయి కదా అవి ఎలాంటివి అంటే పుస్తకాలు మంచి పుస్తకాలు నాకు ఉపయోగపడే పుస్తకాలు చదువుతాను నా ఈ సమాజంలో చాలా ఉన్నాయి చదవటానికి కానీ నేను మాత్రం మంచివే చదువుతాను అంటే వార్తా పత్రిక లాంటివి

వాళ్ళకి చదవడానికి రాదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు పురాణ మనుషులు కాబట్టి వాళ్ళకి చదువు ఎవరు చెప్పలేరు అప్పట్లో అందుకోసమని ఇప్పటిలో మాకు చదువు చెబుతున్నాడు చూపిస్తున్నారు వాళ్ళు అందుకోసమని వాళ్ళకు కూడా నేను తెలియచేస్తాను ఏదైనా ఒక విషయం ఎక్కడైనా కొంచెం సంఘటన జరిగింది అనుకో అది ఖచ్చితంగా వాళ్ళకి చదివి వినిపిస్తాను దీనివల్ల చెప్పకు ఇంకా చాలా చదువుతాను ఎందుకంటే మనకి చాలా విషయాలు తెలియదు అందుకోసమే

వార్తా పత్రికలు చదువుతారు ఎందుకంటే పొద్దున్నే బ్రష్ చేయకముందు చాలామంది చదువుతారు కానీ అలా చదవకూడదు అలా చదివితే మంచిగా ఉండదు కాబట్టి మన బ్రెయిన్ బాగా తాజాగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ పొద్దుగాల లేచినప్పుడు వార్తా పత్రికను ఖచ్చితంగా చదువుతాము నేను మాత్రం ఖచ్చితంగా వార్త పత్రికని చదువుతాను పుస్తకం కూడా పొద్దున్నే చదవ చదువుతాను అప్పుడే మనం చదివిన దానివల్ల ఉపయోగం వస్తుంది

మంచి పుస్తకం ఉంటుంది చెడు పుస్తకం ఉంటుంది మంచి పుస్తకం ఎప్పుడైనా మనము చూసుకోవాలి చూసుకుని ఖచ్చితంగా నేర్చుకుందాం పుస్తకంలో ఉన్న వివరాలు అన్నీ వాళ్ళు వివరంగా రాస్తారు కాబట్టి మనము పుస్తకాలు చదవాలి వార్తా పత్రికలు కూడా చదవాలి అందుకోసం ఎందుకంటే అందులో ఉండే వివరాలు అన్నీ మనకి వాళ్ళు మంచిగా వివరిస్తారు కాబట్టి పుస్తకాలు కాకుండా చాలా ఉన్నాయి చదవడానికి ఇంకా న్యూస్ పేపర్లు